హలో అండి కావేరి ట్రావెల్సా మేము మీ ట్రావెల్స్లో ఒక టాక్సీ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము మేము ఇక్కడ ఆం ఏపీ నుండి వేరే ఇక్కడ వైజా ఏపీలో ఉన్న వైజాగ్ నుండి మేము వేరే ప్లేసుకి వెళ్ళాలనుకుంటున్నాము ట్రిప్కి మేము అందరం మా ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము అందుకోసమనే మీ టాక్సీని బుక్ చేసుకున్నాము మేము ఒక టెన్ మెంబెర్స్ దాకా అవుతాము మాకు ఒక పెద్ద టాక్సీ కావాలి మేము మాకు మార్నింగ్ లెవెన్కి అలా కావాలి మీ టాక్సీ మాకు కరెక్ట్ టైంకి ఇక్కడ ఉండాలి డేటు నెక్స్ట్ మంత్ సిక్స్త్కి రావాలి మేము ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడే మంచిగా స్టే చేసి అక్కడ బీచ్ ఇంకేమైనా టెంపుల్స్ వేరే చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ చూడాలి అనుకుంటున్నాము మాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం అలా పడుతుంది ఒక టెన్ మెంబెర్స్ వస్ మేము వెళ్తాము మాకు టాక్సీ చార్జెస్ ఎంత పడతాయి ఏంటి అనేది ఒకసారి చెప్పండి మేము ఆర్డర్ చేసుకున్నటువంటి టాక్సీకి ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాము మీరు మాకు ఒకసారి మంచిగా డీటెయిల్స్ అన్నీ చెప్తారా మీ కార్ని బుక్ చేసుకోవడానికి కావల్సిన ప్రోసెస్ ఏంటి ఎలా అనేది చెప్తే మేము చేస్తాము మనీ విషయంలో కూడా ఒకసారి మీరు అమౌంట్ ఎంత అవుతుంది మేము వెళ్ళాల్సిన ఫోర్ ఫైవ్ డేస్ ట్రిప్కి అనేది ఈచ్ వన్ ఎంత అవుతుంది అని మేము కౌంట్ చేసుకుంటాము మా అడ్రస్ ఇక్కడ వైజాగ్లో రోడ్డు నెంబర్ టూ త్రీ డాష్ ఫార్టీ సెవెన్ అంకమ్మ తోట కాలనీ ఇక్కడ మా అడ్రస్కి వచ్చి మీరు నెక్స్ట్ మొంత్ సిక్స్త్కి మీరు మార్నింగ్ లెవెన్కి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటే మేము వస్తాము టెన్ మెంబెర్స్ ఇక్కడే ఉంటాము ఇక్కడ నుండే జర్నీ స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచే వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచిగా బీచ్లు అన్ని వేరే ఇంకా ప్లేసెస్ని మేము వెళ్ళాల్సిన ప్లేసెస్కి మమ్మల్ని సేఫ్గా తీసుకువెళ్ళి తీసుకు రావాలండి మాకు కొంచెం చార్జెస్ గురించి ఇంకా మీ ట్రావెల్స్ గురించి చెప్పండి ఓకే థ్యాంక్యు